కృష్ణాజిల్లాలో ఉష్ణ మండలం వాతావరణం ఉంటుంది మూడు ప్రధాన కాలాలు ఉంటాయి అవి ఏంటంటే వేసవి ఏప్రిల్ నుండి జూన్ వరకు ఉంటుంది వేడి మరియు పొడిగా ఉంటుంది సగటు ఉష్ణోగ్రత ముప్పై డిగ్రీల సెల్సియస్ నుండి నలభై డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది కృష్ణా డిస్టిక్లో వర్షాకాలం జూన్ నుండి సెప్టెంబర్ వరకు కొనసాగుతుంది మరియు నైరుతి రుతుపవనాల వల్ల భారీ వర్షాలు కురుస్తాయి సగటు వర్శాపాతం వెయ్యి మిల్లీమీటర్లు తర్వాత వచ్చేసి కృష్ణాజిల్లాలో రుతుపవనాలు శీతాకాల అక్టోబర్ నుండి మార్చి వరకు ఉంటుంది ఇవి మరియు సున్నితంగా మరియు పొడిగా ఉంటుంది సగటు ఉష్ణోగ్రత ఇరవై డిగ్రీల సెల్సియస్ నుండి ముప్పై డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటాయి కృష్ణా డిస్టిక్లో వింటర్ కాలం ప్రజలు రోజు వారి జీవనం ఎలా ప్రభావితం చేస్తాయి అంటే వేసవిలో వేడి వాతావరణం వల్ల ప్రజలు ఇళ్ళల్లోనే ఉండడానికి తేలిక పాటి బట్టలు ధరించడానికి మరియు పుష్కలంగా నీరు త్రాగడానికి ప్రాధాన్యతను ఇస్తారు రైతులు పంటలకు నీరు పెట్టడానికి ఎక్కువగా బావులు కాలువలపై ఆధారపడతారు వర్షాకాలం భారీ వర్షాలు వల్ల వరదలు పంటలకు నష్టం జరగవచ్చు ప్రజలు వర్షం నుండి తమను తాము రక్షించుకోడానికి గొడుగులు రైన్ కోట్లు ధరిస్తారు రైతులు వారి వారి పంటను వర్షాధార పంటలను సాగు చేస్తారు శీతాకాలం సున్నితమైన వాతావరణం ప్రజలు బయటకు వెళ్ళీ సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడానికి అనుకూలంగా ఉంటుంది రైతులు పండ్లు కూరగాయలు వంటి శీతాకాలపు పంటను సాగు చేస్తారు గుర్తించిన మార్పులు ఏంటంటే గత కొన్ని సంవత్సరాలలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి కదా బాగా వర్ష సైతం అనూహ్యంగా మారింది కొన్ని ప్రాంతాలు కరువుని ఎదుర్కొంటున్నాయి మరి కొన్ని వరదలకు గురవుతున్నాయి వాతావరణం మార్పుల వల్ల వాతావరణం మరింత తీవ్రంగా మారే అవకాశం ఉంటుంది కదా కృష్ణాజిల్లా వాతావరణం ప్రజలు రోజువారి జీవితాలను గణనీయంగా ప్రభావితం చేస్తుంది వాతావరణంలో మార్పులను గురించి వాటిని అనుగుణంగా మార్చుకోవడం చాలా ముఖ్యం